హలో ఈ నా పేరు దివ్యా అండి ఇది మేము అనంతగిరికి రావాలి అనుకుంటున్నాం సో మీరు గైడెన్స్ ఇస్తారు అన్నట్టు ఫోన్ చేసినాం మా ఫ్రెండ్ ద్వారా మీ నంబరు దొరికింది ఒక త్రీ ఫ్యామిలీస్ అనుకుంటున్నాం అండి ఈ అంటే అనంతగిరి ఏ టైమ్ ఏ టైంలో బాగుంటుంది అంటే వీకెండ్స్లో బాగుంటుందా లేకుంటే నార్మల్గా ఎప్పుడైన సరే చూడడానికి బాగుంటుందా రష్ ఎక్కుమమైన ఎక్కువ ఉంటుందా

ఓకే ఇంకా అక్కడ ఏమన్న ఇంకా స్పెషల్స్ ఏమన్న ఉన్నాయా చూడడానికి ఇది ట్రెక్కింగ్ పాయింట్ ఏమో ఉంది అంట కదండి ఓకే ఓకే

ఓకే ఇవి ఫుడ్స్ ఫుడ్ సెంటర్స్ ఏమన్న బాగున్నాయా అండి అక్కడ ఓకే

ఇప్పుడు వికారాబాద్ నుంచి అనంతగిరికి వెళ్ళాల ఓకే ఓకే ఓకే ఇది అయితే వీకెండ్స్ లేకపోతే నార్మల్ డేస్ రావడం బెటరా అండి ఓకే సరే ఓకే సరే అండి మేము మేము వచ్చేటప్పుడు మీకు కాల్ చేస్తాం మరల సరే అండి థ్యాంక్ యూ